మన తెలంగాణలో చాలా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అవి చాలా ప్రత్యేకమైనవి అవి ఏంటివి అంటే మన ఉదాహరణకు తీసుకుంటే పండుగలు ఏవి అంటే దీపావళి దసరా బోనాలు ఇవన్నీ మన సాంస్కృత పండుగలు మనం చాలా గర్వంగా చెప్పుకునే పండుగలివి మన తెలంగాణలో ఎప్పుడో పురాణాల నుంచి మన పెద్దలు అందరూ మాట్లాడ జరుపుకునే పండుగ ఇది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ పండుగలు మంచిగా ఆనందంగా మంచి కొత్తబట్టలు కట్టుకుని మంచి ప్రత్యేకంగా దీనికి ఒకరోజు కేటాయించి ఎవరెటువంటి వర్క్ కానీ ఎలాంటి పనులకని వెళ్ళకుండా రోజు మొత్తం దీనికోసం కేటాయించి మంచిగా ఆనందంగా బంధువులతో మంచిగ జరుపుకుంటారు ఈ పండుగలు ఎలాగ అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే దీపావళి దీపావళి మనం చాలా మంచి జరుపుకుంటాం ఎందుకంటే ఎలాంటి చెడు ఇంట్లోకి రాకుండా మనం ఈ పండుగ జరుపుకుంటాం ఎలాగు అంటే మనం పొద్దున లేవగానే లక్ష్మి దేవతకు పూజ చేస్తాం మన ఇంటి వారంతా పూజలు చేసి మంచిగా జరుపుకుంటాం పొద్దున లేసి తలస్నానం చేసుకుని మంచిగా దేవునికి పూజ చేసి లక్ష్మి దేవతకు పూజ చేసి మంచిగా ఘనంగా చేసి అందరం పొద్దున సేమ్యాలాంటివి అన్ని తీపి పదార్ధాలు మనింట్లో చేసుకుంటాం చేసుకుని తింటాం తిన్నతర్వాత రోజు మొత్తం కొందరు దేవునితో పాటు భక్తిలో ఉంటారు అలాగే మంచిగా ఇలాగ జరుపుకుంటారు అలాగే మంచిగ చిన్నపిల్లలు మన పిల్లలైతే అందరూ బయటకి షాప్లల్లోకి వెళ్ళి వాళ్ళు క్రాకర్స్ కొనుక్కుంటారు అంటే చిచ్చుబుడ్డీ టాపాకాయలు చురుచురుబత్తిలు ఇవన్నీ ఇలాగ అన్నీ కొనుక్కొచ్చు కొని ఇంటి దగ్గర తెచ్చుకుంటారు ఇంటి దగ్గర తెచ్చుకుని వాళ్ళు రాత్రి మొత్తం అంతా అంటే వాళ్ళందరూ మంచిగా కాలుస్తారు అందరూ ఇంటా ఇంటి కుటుంబసభ్యులు అందరూ కలిసి ఒక దగ్గరగా కలిసి దగ్గరకి వచ్చి వాళ్ళందరూ మంచిగా క్రాకర్స్ని అందరూ కాలుస్తారు ఎందుకంటే ఎలాంటి చెడు ఆత్మలు కాని చెడు రాక్షసుడు కాని ఇంట్లోకి ప్రవేశించకుండా వాళ్ళు అలా నమ్మి వారు ఇలాగు చేసారు అలా వారి సాంస్కృత లేక వాళ్ళ పూర్వక పూర్వ పూర్వీకులు కూడా ఇద అలవాటు పరిచారు కాబట్టి వాళ్ళందరూ ఇదే ఫాలో అవుతారు అలాగే వాళ్ళకు ఇది చాలా ఘనమైన పండుగ దీపావళి అంటే చాలా వైభవంగా జ జరుపుకుంటారు మంచి ఘనంగా జరుపుకుంటారు అలాగే ఇది చాలా ప్రత్యేకమైనది వదలు ఎలాగు అంటే ప్రతి ఒక్కరు ఇంటిదగ్గర ఉండి వాళ్ళు వాళ్ళ మొత్తాన్ని రోజు మొత్తాన్ని ఈ పండుగలో వాళ్ళు జీవిస్తారు ఎలాగు అంటే మంచిగ దేవతలు పూజ చేసుకుంటా మంచిగ ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రేమతో మంచిగ భక్తితో వాళ్ళ యొక్క దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు అలాగే ఇది చాలా ముఖ్యమైన అని వాళ్ళు భావిస్తారు ఎలాంటి చెడు అపాయాలు ఇంట్లోకి రాకుండా జరగకుండా కాకుండా వీళ్ళు మంచిగా దేవుళ్ళకు పూజ చేస్తారు అలాగే ఎలాంటి చెడు ఆత్మలు కాని చెడు రాక్షసులు కాని ఎవ్వరూ లోపల ఇంటి లోపలి రాకుండా వీళ్ళు ఇలాంటి క్రాకర్స్ కాని చురుచురుబత్తీలు కాని చిచ్చుబుడ్డిలు కాని టపాసులు కాని అన్నీ ఇంటిముంగల కాలుస్తారు ఇంటిముంగల కాలిస్తే దే వాళ్ళు మంచిగ మంచిగ ఫీల్ అవుతారు అంటే ఎలాంటి చెడు ఇంట్లలో లేదనుకుని వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు ఇలా వీళ్ళందరూ దీపావళి ఇలాగ మంచిగ వాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటారు మంచిగా ఆనందంగా మంచిగా పొద్దున లేచి పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పన్నెండు గంటాల దాకా ఈ పండుగ అనేది అందరూ కుటుంబసభ్యులు సహా అందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అలాగే మంచిగా ఇంట్లో మంచిగా అన్నీ పండుగ చేసుకుని అందరూ మంచిగా తిని మంచి టాపాసులూ మంచిగా కాల్చుకుని ఇలాగ ఈ పండుగను జరుపుకుంటారు అలాగే లక్ష్మి తేజ్ లక్ష్మి దేవత అనేది ప్రత్యేకమైనది ఈ పండుగకు మంచిగా అలాగే దీపాలకి ఇంకోటి ఏంటిదంటే అలాగే నరకాసురుడు ఉంటాడు అతను అతన్ని ఒకపెద్దగా ఎలాగ అంటే ఒకపెద్దగా బ్యానర్లాగ అతని ఫోటో కట్టు కట్టి అతని లోపల మొత్తం మంచిగా ఎలాగ అంటే టపాసులు లోపలన్నీ అతను రావణాసురుడు లోపల పేరుస్తారు పేర్చి అతన్ని మంచిగ మనిషి బొమ్మలాగ తయారు చేస్తారు తయారు చేసినాకా అందరూ ఒక ప్రత్యేకమైన ఒక ఎవరి ఊరు వారి వ్యక్తులు వాళ్ళ ఊర్లో ఇలాగ ప్రత్యేకంగా చేసుకుంటారు అలా ఎవరి ఊరు వాళ్ళు అట్లా చేసుకుని వాళ్ళ తగినంత ఎత్తైన పొడవులో ఆ బొమ్మ యొక్క ఆకారాన్ని నిర్మించుకుంటారు నిర్మించుకున్న త తర్వాత వాళ్ళు ఒక దూరమైన ప్రదేశాన్ని లేదా ఎవరైనా ఊరి పెద్దలు కాని అయినా దాన్ని మంచిగా దాన్ని మంచిగా ఒక బొమ్మను ఒక విల్లు తీసుకుంటారు విల్లుకు నిప్పురవ్వ అంటించుకుంటారు నిప్పురవ్వ అంటించుకుని వాళ్ళు దాన్ని దాన్ని విల్లుతోటి ఆ యొక్క బొమ్మను కొడతారు కొట్టినప్పుడు ఆ విల్లుకున్న నిప్పు అనేది ఆ బొమ్మకు తగిలి ఆ బొమ్మ మొత్తము మొత్తం అనేది కాలిపోతుంది ఆ కాలిపోవడం వల్ల నరకాసురుడు ఈ అంతం అన్నట్టు వాళ్ళు అనుకుంటారు అలాగ వాళ్ళు ఇలాగ దీపావళి అనే పండుగ ఇలా చేసుకుంటారు ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఘనంగా సంతోషంగా ఉంటారని వాళ్ళు నమ్ముతారు అలాగే ఇలా మన తెలంగాణ ప్రజలనేది ఇంకట్లా దీపావళి అనే పండుగను ఇలా చేసుకుంటారు మంచిగ వాళ్ళు సంతోషంగా ఘనంగా ఇలా చేసుకుంటారు అలాగే మనం దసరా గురించి మాట్లాడునైతే తెలంగాణలో చాలా పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అలాగే దసరా కూడా ఒక ప్రత్యేకమైన పండుగ ఈ దసరా కూడా చాలా ఘనంగా తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే ఎలా అంటే దసరా అనేది తెలంగాణలో చాలా పెద్ద పండుగ ప్రతి ఒక్క తెలంగాణ సభ్యుడు అయిన ఆడవారైనా మగవారైనా ప్రతిఒక్కరూ చిన్నపిల్లలు నుంచి పెద్దవారు దాకా ప్రతిఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు ఎలాగంటే తెలంగ తెలంగాణలోనే ఈ పండుగ చాలా పెద్దది ఎలా గంటే ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ఎలాగంటే ప్రతిఒక్క తెలంగాణ సభ్యులు ఈ పండుగకు ప్రతిఒక్కరూ కొ త్తబట్టలు తెచ్చుకుంటారు కొత్తబట్టలు తెచ్చుకుంటారు అవన్నీ వాళ్ళు ధరిస్తారు ధరించి మంచిగా చేస్తారు అలాగే ఈ దసరాకు మంచిగా అం దరూ బంధువులతో అందరూ బంధువులతో కలిసి మెలిసి మంచిగా ఈ పండుగను అనేది సెలెబ్రేట్ చేసుకుంటారు అలాగే దసరాకు ప్రతిఒక్కరూ వారివారి ఇంట్లో మంచిగా మంచిమంచి వంటకాలు స్వీట్ పదార్ధాలు అన్నీ ఇలాంటివి అన్నీ జరుపుకుంటారు జరుపుకున్నాంక ఇలా చేసుకుంటారు అలాగే ఈ పండుగ ప ప్రత్యేకత ఏంటిదంటే వీళ్ళు పండుగరోజు మంచిగా అందరం ఈవ్నింగ్ సాయంత్రం పూట అందరం కలిసిమెలిసి మంచిగా గ బట్టలు వేసుకుంటారు కొత్తబట్టలు వేసుకొని మంచగా స్నానం చేసుకుని మంచిగా కొత్తబట్టలు వేసుకుని అందరూ జా అందరూ ఊరు ఒక ఊరు మొత్తం అందరూ ఒక గుడి దగ్గరకు వెళ్తారు గుడి దగ్గరకు వెళ్ళి అందరూ ఊరు అందరూ ఆ గుడిలో ఉన్న దేవతను కాని దేవుణ్ణి కాని మంచిగా మొక్కుతారు మొక్కిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న జమ్మిచెట్టు ఉంటే జమ్మిచెట్టు తీసుకుంటారు లేదంటే ఆ ఊరు జమ్మిచెట్టు లేకపోతే ఆ ఊరు పెద్దలందరూ ఒక జమ్మిచెట్టు కొమ్మలు అన్నది అక్కడ గుడి దగ్గర మొక్కే గుడి దగ్గర అక్కడ ఏర్పాటు చేస్తారు తేవయారు దగ్గర నుంచి తెచ్చి ఆ తెచ్చిన జమ్మిని ప్రతి ఒక్క ఊరిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క దాన్ని పంచుకుంటారు ఆ పంచుకున్న జమ్మిని ప్రతిఒక్కరు ఎవ్వరింటికి వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత ఏమి చేస్తారంటే ఆ యొక్క జమ్మిని వాళ్ళ దగ్గరకి ఇంట్లో ఉన్న సభ్యులందరికి పంచుతారు పంచి ప్రత్యేకత ఏమిటంటే ఆ జమ్మి ఇతరులని మన పెద్దమ్మని కాని పెదనాన్నని కాని మామయ్య అత్తమ్మను మరదలిని బావ పేరెంట్స్ని కాని తల్లిదండ్రులిని కాని నానమ్మని కాని తాతయ్యని కాని మన బావబావమరదులని కాని వీళ్ళందరిని కలిసినప్పుడు ఏంచేస్తామంటే ఆ యొక్క జమ్మిని వాళ్ళ చేతుల్లో పెట్టి మనం వారికి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశీర్వాదం తీసుకున్నట్టు వాళ్ళని కౌగిలించుకుంటాం లేదా పెద్దవారిని అయితే మనం వాళ్ళ దగ్గరున్న వాళ్ళ దగ్గరతో దగ్గర దగ్గర నుంచి మనము ఆశీర్వాదం తీసుకుంటాం అలాగే ఇలా మనం అవన్నీ చేయడం జరుగుతుంది ఇది ఎందుకు చేస్తామంటే ఈ పండగ ఎందుకు సెలెబ్రేట్ చేస్తామంటే రామలక్ష్మణులు వాళ్ళు యుద్ధంలో గెలిచిన గెలిచినప్పుడు గెల గెల గెలవ గె యుద్ధానికి పోయేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆయుధాలను జమ్మిచెట్టు కాడ దాచిపెడతారు ఆ దాచిపెట్టి మళ్ళీ యుద్ధం అయిపోయినాకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆయుధాలను తీసుకుని ఇంటికి వెళ్తారు అలా కొన్నిరోజులు ఈ జమ్మిచెట్టు కాడ ఈ ఆయుధాలను వేట పె పెడతారు కాబట్టి ఆ జమ్మిచెట్టు వాళ్ళకి మంచి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క రామలక్ష్మ రామలక్ష్మణులు మళ్ళ పాండవులు కాని ఈ పాండవులు అందరూ ఇలా ఇది చేయడం వల్ల ఇది చాలా మాకు సాయం చేసింది కాబట్టి ఈ చెట్టును జీవితాంతమూ ప్రతి ఒక్కరు ఇది చేసేలా అంటే తరించేలాగ అలాగూ వీళ్ళు దానికి అశీర్వదిస్తున్నారు సారు అలాగే దానివల్ల ప్రతి ఒక్క తెలంగాణ సభ్యులూ ఆ యొక్క జమ్మిచెట్టుకు చాలా ప్రత్యేకమైన చాలా ప్రత్యేకమైనదిగా ఉంది దానికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే దీనివల్ల దీన్ని తీసుకుని దసరా రోజు ఎలాగూ అదంతరూ ప్రతి ఒక్కరికీ ఇచ్చి ప్రతి ఒక్కరికీ ఇచ్చి ఆ తరవీ ఈ ఇతరులతోని మనం ఆశీర్వాదం తీసుకుంటాం ఇది దసరా చాలా ప్రత్యేకత అలాగే ఈ దసరా పండగ పూట రావణాసురుని మనం ఒక దిష్టిబొమ్మలాగ తగిలించి మనము దిష్టిబొమ్మలా తగిలించి ఆ యొక్క బొమ్మను మనము అంటిపెడతాము దసరా పండగ అప్పుడు అన్నీ దానికి ఏర్పాట్లు చేసి ఊరు మొత్తం సభ్యులు ఏర్పాటు చేసి దానికి ఒక విల్లుతోటి దాని నోట మనము దాని నోట చేస్తాము ఇదోటి చాలా ప్రత్యేకముగా అలాగే తెలంగాణలో ఇంకా చాలా ప్రత్యేకమైన పండగలు ఉన్నాయి అవి చెప్పుకుంటూపోతే ఒక దగ్గర దగ్గర చాలా విషయాలు చాలా ప్రత్యేకతలు చాలా పండుగలు చాలా ఉన్నాయి తెలంగాణలో అలాగే ఇంకో చాలా ప్రత్యేకమైన పండుగ ఏంటిది అంటే బోనాలు మన తెలంగాణలో వచ్చేసి బోనాలు అంటే చాలా ప్రత్యేకమైన పేరు ఉన్నది ఎలాగ అంటే బోనాలు ప్రతి ఒక్క ఇంట్లో బోనాలు వాళ్ళు జరుపుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో బోనాలు తీస్తారు ప్రతీ విలేజ్ గ్రామాలూ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు మన తెలంగాణలో హైదరాబాద్ బోనాలు అంటే చాలా ఫేమస్ ఎలాగు అంటే మన చార్మినార్ బోనాలు కాని గోల్కొండ బోనాలని చాలా పెద్దగా జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు అది బోనాలు అనేది చాలా పెద్ద పండుగ పెద్దపెద్ద రాజకీయ వాళ్ళు కూడా పెద్దపెద్ద మినిష్టర్స్ అందరు ప్రతిఒక్కరు ఇందుల ఇన్వాల్వ్ అయ్యి ఈ పండుగ మంచిగ సక్సెస్ఫుల్గా సెలెబ్రేట్ చేసుకుంటారు ఎలాగు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళింట్లో బోనాలు ఒక కుండ తెచ్చి దాంట్లో తగినంత ఆ దే తగినంత ఆహారం మంచిగా అన్ని రకమైన ఆహారాలు మనము దీంట్లో పెడతాము పెట్టి దాని తర్వాత దానికి కావలసిన అన్ని పదార్ధాలూ అందులో వేసి వేసిన తర్వాత పైన దీ అన్నీ వేప పురక అన్నీ ఇవన్నీ వేప పురక అన్నీ తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత తీసుక వచ్చిన తర్వాత ఆ కుండలోండి దానికి పెడతాము పెట్టిన తర్వాత అలాగ దానిపైన మూత దగ్గర మూతలో కర్పూరం వేసి కర్పూరం పైన దీపం ముట్టిస్తాము దీపం ముట్టిచ్చిన తర్వాత అలాగే ముందు బోనం తీసే ముందు ఆ కుండను మంచిగా పరిశుభ్రంగా కడుగుతారు కడిగిన తర్వాత దానికి తగినంత ముందు డిజైన్లాగా అందరూ దానికి మంచిగా మంచిగా బొట్లూ అన్నీ కుంకుమతోటి పసుపుతోటి మంచిగ బొట్లూ అన్నీ మంచి రకమైన డిజైన్తోటి దానికి ఆ కుండకు ధరిస్తారు ధరించిన తర్వాత ఎలాగు చేసా చేయడం వల్ల వాళ్ళు దేవతను చాలా గౌ గౌరవించినట్టు కాని దేవతను మంచిగా వాళ్ళ సంస్కృతంగా వాళ్ళు ఇలా జరిపినట్టు కాని వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతారు అలా చేయడం వల్ల వాళ్ళకు చాలా ము ముఖ్యమని వాళ్ళు భావిస్తారు ఇలాగ ఇవన్ని ఏర్పాట్లు చేసినాక అవన్నీ వాళ్ళు మన ఊర్లో ఉండే డప్పు కొట్టేవాళ్ళు ఒకొక్క ఇంటికీ వస్తారు వచ్చిన తర్వాత మన ఇంటి సభ్యులు ఏంచేస్తారు మన ఇంట్లో బోనం ఉందనుకో ఆ ఉన్న బోనం తీసే ముందు డప్పు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ డప్పు వాళ్ళు వచ్చినప్పుడు మనము ఈ బోనం ఎత్తుకుని ఇంట్లో ఎవరైనా మ మన పెద్దలు ఎవరైనా కాని చిన్నవాళ్ళు అయినా మంచిగా వాళ్ళకి వాళ్ళకి తగినట్టు మంచిగా స్నానం చేసుకుని మంచిగా పద్ధతిగా పొద్దున నుంచి దేవుని భక్తిలో ఉండి ఆ ఉన్న భక్తిలో అందరు వారు వాళ్ళందరూ ఉన్న భక్తిలో వాళ్ళందరు కాని మంచిగా ఆ కాళ్ళు మంచిగా కడుక్కొని మంచిగా స్నానం చేసుకుని చెప్పులు వేసుకోకుండా ఆ యొక్క బోనంని వాళ్ళ తలపైన పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత డప్పు వాళ్ళు వచ్చినాకా డప్పు వాళ్ళు ఇంటికి ఒక్కొక్క ఇంటికి వెళ్తారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇగ బోనం ఎత్తుకుని వాళ్ళంతా వెళ్ళాలి అలా ప్రతి ఒక్క ఇంటికి ప్రతిఒక్క ఇంటికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికిలోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత బోనాలందరూ వాళ్ళందరూ ఒకొక్కరూ ఒకొక్కరూ వెళ్తారు అలాగే కొందరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవాలను దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు కూట వాళ్ళు కోళ్ళను కాని కోళ్ళను అన్నిటినీ అవన్నీ సేకరిస్తూ సేకరించి వాటిని తాడుకట్టి పట్టుకుని ఆ యొక్క బోనం వెనుకనే వెళ్తారు వెళ్ళి అట్ల ఊరు మొత్తం అందరూ ఒక దగ్గరకి అయ్యి ఒక దగ్గరకి అయిన తర్వాత అందరు డప్పు మోగిస్తుండ గానే అలాగే ఇట్లా వెళ్తారు అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ అందరు ఊరు మొత్తం వెళ్తూ అలాగే ఇందులో ఈ పండుగలో ప్రత్యేకత అంటే పోతురాజుట అతను ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు ఇన్వాల్వ్ అయ్యి అతనుట చాలా ప్రత్యేకంగా ఇలా చేస్తాడు ఆయనూట ఎవ్వరూ ఇతరులూట ఇండ్లకు మధ్యలో రాకుండా వాళ్ళ బోనం చుట్టూ ఆయన కాపలా కాచి హైదరాబాదును మంచిగా చూసుకుంటూ చుట్టూ తిరుగుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళను బోనాలు రా వచ్చేటట్టు పో పోతురాజు ప్రతిఒక్క ఇంటికి వెళ్తారు వెళ్ళినప్పుడు ప్రతిఒక్క ఇంటి సభ్యులూ బోనం తీసేవాళ్ళు వాళ్ళ యొక్క కాళ్ళ కాళ్ళ మీద వాటర్ పొయ్యాలి పొయ్యడం వల్ల ది వాళ్ళు గౌరవం చూపించినట్టు ఒక ఒక పోతురాజు అంటే దైవంతో వారు పోలుస్తారు కాబట్టి వాళ్ళందరూ అలా చేసారు తీసిన తర్వాత అలాగే పోతురాజు ప్రతిఒక్క ఇంటికి పోయి డప్పులోళ్ళు పోయి ఇలా బోనాలను తీస్తారు తీసిన తర్వాత ఊరు మొత్తం అలాగే నడుచుకుంటూ నడుచుకుంటూ ఉత్తకాళ్ళతో చెప్పులు వేయకుండా ఇలాగ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఆ యొక్క గుడి ఎక్కడైతే ఉందో అక్కడైతే గుడి దగ్గరకి వెళ్తారు ఆ బోనాలందరూ తీసుకుని తర్వాత అక్కడ ఒక పంతులు ఉంటాడు ఆ పంతులు వాళ్ళందరిని బోనాలు తీసిన అందరిని గుడి చుట్టూ ఒక పది చుట్లు కాని ఇరవై చుట్లు కాని తిరగమంటాడు ప్రతిఒక్కరూ ఆ యొక్క బోనాలని తీసుకుని ఆ యొక్క గుడి చుట్టూ చుట్టూ తిరుగుతారు తిరిగినాక కొన్ని పది రౌండ్లు తిరిగినాక ఆ యొక్క బోనాలని గుడి దగ్గర పెడతారు గుడి దగ్గర పెట్టినాక ఈ ఇదంతటితో అవన్నీ పెట్టేసి గుడికాన్నుంచి ఇవన్నీ తెలంగాణ యొక్క ప్రత్యేక పండుగలు చాలా ఇవి ఘనంగా జరుపుకుంటారు ఇవన్నీ